ఇపుడు వ్యవసాయమనేది మనసులెవ్వరూ చేయలేకపోతున్నారు మనుషులు ఎవరు చేయలేకపోవడం వల్ల ట్రాక్టర్లు మిషన్లు అనేవి అనేక రకమైనటువంటి పరికరాలను ఉపయోగిస్తున్నారు అనేక పరికరాలు ఉపయోగించడం ద్వారా సేంద్రియ ఎరువులను వాడకం తగ్గించి రసాయని ఎరువులు అంటే యూరియా ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ వ రసాయనాలను వాడుతున్నారు అటువంటి రసాయనాలను వాడడం వల్ల పంట దిగుబడి పెరుగుతుంది పంట దిగుబడి పెరిగిన పంట నాణ్యతంటూ పోతుంది అంటే మనం తినే ఆహారాన్ని తిన్నది మనకి సంపూర్ణంగా జీర్ణం కావడం లేదు సరైన బలాన్ని కూడా ఇవ్వదు కొన్నేళ్లుగా సాంప్రదాయ వ్యవసాయము మన మనకంటూ పోయింది ఇప్పుడు సాంప్రదాయ వ్యవసాయం ఎలా ఉంటుందో చూద్దాం సాంప్రదాయ వ్యవసాయం అంటే సేంద్రియ ఎరువులు అంటే ఆవుల ద్వారా వచ్చిన పేడను ఎరువుగా రెడీ తయారు చేసి ఆ ఎరువును పొలంలో వాడేవారు పొలంలో వాడి ట్రాక్టర్లు అవి వాడుకున్న ఎద్దుల బండ్లు ఆవులు గేదలు మొదలైన వాటితో వ్యవసాయం చేసేవారు మొదలైన వాటితో వ్యవసాయం చేయడం వల్ల పంట దిగుబడి తక్కువ అయినప్పటికీ నాణ్యత అనేది ఎక్కువగా ఉంటుంది పంట నాణ్యత ఎక్కువగా ఉండటం పంట నాణ్యత ఎక్కువగా ఉండటం వలన అధిక బలం అనేది వస్తూ ఉండేది అప్పుడు ప్రజలు అందరూ కూడా కలిసి మెలిసి ఉండి ఆరోగ్యంగా ఉండి ఎన్నో పంటలను పండించేవారు ఎన్నో పంటలు పండించి మొక్కజొన్న వరిచేని సోలు రాగులు వంటి పంటలను పండించేవారు అటువంటి పంటలు పండించడం వలన మనుషులకి బలం అనేది ఎక్కువగా ఉంటుంది సాంప్రదాయంగా ఏదైనా ఒక పని చేసే ముందు మొదటిగా వినాయకుడు పూజ చేసి అప్పుడు పంట పొలంలో దిగేవారు పంట పొలంలో దిగి వాన దేవుడుకి భూదేవికి దండం పెట్టుకొని చక్కగా పంటలు పండమని ప్రార్థించే వారు ఇప్పుడు కాలం అనేది మారిపోయింది